బాగా నీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే కూరగాయలు బాగా ఇంకా బాగా బాగా బాగా నీళ్ళు ఉన్నవాళ్ళు అయితే ఏమంటారు పుచ్చకాయ కూడా పండిస్తారు అన్నమాట మేము అయితే పోయినసారి పెట్టామండి ఈసారి అయితే పుచ్చకాయలు పెట్టలేదు అండి ఓన్లీ ఈసారి మేము పత్తి ఇంకా వచ్చేసి పొలం అండి పొలం కూడా పొలం కూడా మంచిగానే పారింది అండి ఇక్కడ చాలా ప్రాం చాలా ప్రాంతాలు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో కొంత మందికి మాత్రమే బాగా ఏమంటారు బాగా వాటర్ ఏమంటారు నీరు నీరు సదుపాయం ఎక్కువ ఉంటుందండి అలాంటి వాళ్ళు అయితే బాగా పంటలు బాగా పండించుకుంటారు నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు బాగా పండిస్తారు కాకపోతే ఇంకా ఏంటంటే మేము అయితే మాకు మేము అయితే పొలము పత్తి బాగా బాగా పండిస్తాము అండి

మా మా మా ప్రాంతం సైడ్ అయితే మాకు ఫస్ట్ మాకు ఫస్ట్ గుర్తుకి వచ్చే గుడి అయితే ఏమంటారు ఒక గుడి ఉంది అండి ఆ గుడి మాకు మాత్రమే యాదగిరిగుట్ట అని ఉంటుందండి మా ప్రాంతం వాళ్ళకి చాలా దగ్గర చాలా దగ్గరగా ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళి వెళతాము అండి బాగానే వెళతాము కాకపోతే నేను అయితే ఈ మధ్యలో నేను ఈ మధ్యలో వెళ్ళలేదు

చాలా మందికి దర్శనం అవుతుంటుంది మనం ఇంకా మనం సండే సాటర్డే అట్లా వెళదాము అంటే చాలా చాలా జనం ఉంటారు అన్నమాట అందుకే మనం మనం ఇట్లా మండే అట్లా వెళ్ళాలి కాకపోతే సండే వెళితే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది జనం అట్లా మనుషుల మధ్య వెళ్ళడం చాలా బాగుంటుంది అన్నమాట ఫస్ట్ అయితే అక్కడ గుడి గుడి చూడవచ్చు మనం ఇంకా చాలా అంటే ఇంకా ఏమంటారు మనం ట్రావెలింగ్కి కూడా మంచిగా వెహికల్స్లో వెళ్ళొచ్చు ఇంకా బస్సెస్ బస్సెస్ కూడా దొరుకుతాయన్నమాట వెళ్ళడానికి ఇంకా వచ్చేసి నాగార్జునసాగర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది నాగార్జునసాగర్ డ్యాం మనకి మనం ఒక రెండు గంటలలో అలా వెళ్ళిపోవచ్చు అండి మనకి దగ్గరిలోనే ఉంటుంది అక్కడ ఆ ఆ ప్రాంతం కూడా అది చూపిస్తాము అన్నమాట ఇంకా మీరు ఇక్కడికి వస్తే నేను మీకు మంచి ఫుడ్ పెడతా అన్నమాట మేం మేము అంతా పేదవాళ్ళము అంటే పేదవాళ్ళమే అంటే పేదవాళ్ళము ఏం కాదు మేము మంచిగానే మా పొలం మా ద్వారా మేము అయితే మా తల్లిదండ్రులు అయితే బాగానే సంపాదిస్తున్నాడు మా కోసం సో మేము అయితే అట్లా మేము అయితే మేము రె రెస్టారెంట్స్ అంటారు కదా అండి ఫుడ్ ఫుడ్ రెస్టారెంట్ అట్లా మేము అయితే ఫుడ్ రెస్టారెంట్స్కి నల్గొండకి వెళ్ళి తినే వాళ్ళం నల్గొండలో అయితే ఒక ఒక ఒక రెస్టారెంట్ అయితే ఉందండి ఆ రెస్టారెంట్ శ్రీ వెంకటరమణ రెస్టారెంట్ అవి ఒక త్రీ బ్రాంచెస్ ఉన్నాయి అనుకుంటాను అండి నాకు తెలిసి అక్కడ అయితే బిర్యానీ మనం చికెన్ బిర్యాని అంటారు కాదండీ మనం ఇంట్లో చేసుకుంటే ఎంత చాలా అంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అది మాకు కూడా తెలుసు కాకపోతే మనం ఇట్లా గుడికి ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళేసి వచ్చినప్పుడు అప్పుడు తినాలి అనిపిస్తుంది నేను అయితే మా తమ్ముడు హాస్టల్లో ఉంటాడన్నమాట అప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ తింటాము అన్నమాట రెస్టారెంట్లో ఫుడ్ తింటాము

మేము అయితే అందరం తింటాము బాగానే తింటాము అందరం మంచిగానే ఉంటాము నేను అయితే మీకు ఫస్ట్ అయితే వచ్చేసి పోలం చూపిస్తాను మీకు గుడికి తీసుకెళతా రెస్టారెంట్స్కి తీసుకెళతాను ఇంకా ఇక్కడ వాతావరణం ఇంకా చెప్పాలంటే చాలా చల్లగా మొత్తం పచ్చగా మంచిగా ఉంటారు అండి ఎండాకాలం బాగా ఎండలు కొడుతుంటాయి ఇప్పుడైతే ఎండాకాలం ఒకవేళ మీరు ఇప్పుడు ఎండాకాలం వచ్చినా కూడా ఇక్కడ చాలా పుచ్చకాయలు పండిస్తారు అండి మాకు మా గూడెంలలో పుచ్చకాయలు పండిస్తారు

ఒక పార్కు కూడా ఉందండి అందులో చిన్న చిన్న పిల్లలు నైట్ టైమ్స్లో వెళ్ళి ఆడుకోవడానికి అట్లా నైట్ టైమ్స్ ఒక ఇట్లా బై వాక్ ఒకవేళ మనం బయటికి వెళితే అలా ఏదైనా తిరగాలని అనిపిస్తే అలా వెళ్ళొచ్చండి ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కడ ఎక్కడ మనం జస్ట్ బైక్ మనం బైక్ పైనా అలా ట్రావెల్ చేస్తేనే చల్లటి నైట్ టైం అయితే చక్కటి గాలి మంచిగా ఉంటుందండి ఇంకా మా ప్రాంతంలో అయితే ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదండి చా ఇక్కడ కూడా మొన్న మా మా ప్రాంతంలో ఒక గుడి జరిగింది లైక్ సాధువులు ఉంటారు కదండీ వాళ్ళ పండగ కూడా జరిగింది మార్కండేయ దేవుడు అంట మేము కూడా అక్కడికి విజిట్ చేసాము చాలా అంటే చాలా బాగా కట్టారు అండి మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే నేను అది అక్కడికి కూడా తీసుకెళతాను చాలా అంటే చాలా బాగా కట్టారు ఎంత అంటే అసలు చూడటానికి భలే ఉందండి దేవుడు కూడా చాలా బాగా దర్శనమయ్యాడు చాలా బాగా జరిగింది వాళ్ళ ఫెస్టివల్ కూడా ఇంకా ఇంకా చెప్పాలంటే ఇక్కడ చాలా అంటే చాలా అవైలబుల్ చాలా సదుపాయాలు ఉన్నాయి చాలా దొరుకుతాయి గూడెంలో వాళ్ళకి అయితే గూడెంలో వాళ్ళకి షాప్లలో దొరకవు అంతగనం కాకపోతే కొంచెం ఒక టు కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అట్లా బైక్ పైన వచ్చి టెన్ మినిట్స్ అలా వచ్చి ఒక పది నిమిషాలలో వచ్చి తీసుకోవడానికి అయితే అన్ని అవైలబుల్ అన్ని సదుపాయాలూ ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా చెప్పాలంటే మా ప్రాంతాల గురించి ఇంకా నేను మెయిన్గా అయితే నేను పొలాల గురించే చెప్తా అండి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇదే ఇంకా చెప్పాలంటే మనం చాలా ప్లేసెస్కి వెళ్ళొచ్చు అండి ఇంకా హైదరాబాద్ అలా అది మా ప్లేస్ కాదు కాబట్టి అది చెప్పట్లేదు మా ప్లేస్లో మాత్రం ఇవే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా థియేటర్స్ అందరి ప్రాంతంలో అన్నీ ఉంటాయి కాకపోతే పేదవాళ్ళు వెళ్ళరు బాగా డబ్బున్న వాళ్ళు వెళతారు అంతే నాకు తెలిసినంత వరకైతే ఇంతే అండి నాకు తెలిసినంత వరకు మా ప్రాంతంలోకి మీరు ఒకవేళ వస్తే మాత్రం నేను ఇవన్నీ నేను నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీకు చూపిస్తాను అండి